డ్రాయింగ్ చెయ్యడం మొదలుపెట్టినప్పుడు ప్రజలు చేసే కొన్ని సాధారణ తప్పులు తక్షణమే ఫలితం రాకపోతే నిరాశపడిపోవడం అధర రూపురేఖలు తక్కువ ప్రాక్టీస్ చెయ్యడం లేదా ప్రిపరేషన్ లేకుండా తొందరపడడం చిన్న చిన్న రఫ్ స్కెచ్తో మొదలు పెట్టాలి బేషిక్ బేసిక్ షేప్ మీద ట్రై చెయ్యాలి తప్పులు చేసుకోవడం సహజమని ఒప్పుకొని వాటి నుండి నేర్చుకోవాలి ప్రతిదాన్ని పూర్తి చెయ్యాలని ప్రయత్నించకుండా క్రమంగా మెరుగుపరచుకోవాలి ఒక మంచి కళాకారుడిగా ఎంత సాధన చెయ్యాలంటే ప్రతిరోజు కనీసం ము కనీసం ముప్పై నిమిషాలు ప్రాక్టీస్ చెయ్యాలి ముఖ్యంగా అబ్జర్వేషన్ డ్రాయింగ్ గ్యాన్చా డ్రాయింగ్ లైట్ షేడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా అభివృద్ధి కనిపిస్తుంది ఇలా సమతుల్యం చెయ్యాలంటే విరుద్ధంగా ఉండాలి ప్రత్యేక అంశాలు హైలైట్ చేసుకోవాలి ఒక డ్రాయింగ్లో సమతుల్యం కలగడానికి బేసిక్ రిఫరెన్స్ లైన్లు వెయ్యాలి ముఖ్యమైన అంశాలని హైలైట్ చేసుకోవాలి ఈ భాగాన్ని మరింత స్పష్టంగా క్లీన్గా వేసుకోవాలి దూరంగా ఇతర భాగాలను సూటిగా కాక కొంచెం సాఫ్ట్గా వెయ్యాలి డ్రాయింగ్ చేసేటప్పుడు మూడ్ సెట్ చెయ్యడం మ్యూజిక్ వింటూ ఉండడం సాయపడుతుంది ముందుగా ఆర్ట్కి సంబంధించిన చిత్రాలు చూడడం బాగుంటుంది డ్రాయింగ్ చేసేటప్పుడు మూడ్ అనేది మన లోపల నుండి రావాలి కాబట్టి ఒత్తిడి మానేసి మనుసులో ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం